అవునండి ఉండాది

సెట్లాగా తీసుకుంటే మీకు తక్కువనే పడుతుంది ఒక్కటి లెక్క తీసుకుంటే టూ హండ్రెడ్ పడుతుందండి ఒక డజన్ లెక్క పడుతుంది ఉన్నాయండి ఒక్క చార్టొచ్చి ట్వంటీ రూపీస్

సెట్ అట్లా వేసుకుంటే మీకు టూ టూ హండ్రెడ్లో అట్లా స్టికర్స్ కూడా ఉన్నాయండి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ ఫుల్ ఫుల్ స్టాక్ ఉన్నాయండి మా దగ్గర అవి కూడా వచ్చేసి ఒక స్టికర్తోని టూ రూపీస్ ఒక్క దాంట్లో టువల్వ్ వస్తాయండి అవి కూడా ట్వంటీ రూపీస్ అండి ట్వంటీ రూపీస్ అండి రండి ఆంటీ మా షాప్కొచ్చి చూద్దురు గానీ మీరు ఒకరోజు ముందే చెప్తే

టూ రూపీస్ టువలె ఓకే అండి తెస్తామండి అమౌంట్ మొత్తం టోటల్ మీరే ఫిక్స్ చేసుకురండి ఆ బిల్ బట్టి మేము టోటల్ చేస్తాం డిస్కౌంట్ అంటూ ఏం ఉండదండి ఇది షాప్ హోల్సేల్ డైరెక్టొచ్చి పే చేద్దురు గానీ ఓకే అండి త్యాంక్ యూ